ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లాకు గర్వకారణం ఆయన భారతదేశ చలనచిత్ర చరిత్ర సంగీత రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన సంగీత ప్రతిభ పాటల చరిత్ర మరియు కృష్ణాజిల్లాలో ఉన్న ఆయనతో సంబంధమైన కథలు ఈ ప్రాంతానికి సాంస్కృతిక ప్రాశశ్త్యాన్ని తెచ్చిపెట్టాయి ఎన్ టి రామారావ్ వంటి ప్రముఖ వ్యక్తులు ఈ ప్రాంతానికి చెందిన వారు మరియు వారి జీవితంలోని సంఘటనలు చరిత్రలో విశేషంగా నిలిచిపోయాయి కనకదుర్గ ఆలయం చుట్టూ ఉన్న కథలు మరియు విశేషాలు చారిత్రికంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి దసరా ఉత్సవాలు విజయవాడలో కనకదుర్గ ఆలయాన్ని ప్రత్యేకంగా గుర్తింపును తీసుకు వస్తాయి కూచిపూడి నాట్యం ఈ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాత నాట్యకళ